మాకు స్పోర్ట్స్ స్కాలర్షిప్లు గురించి ఏమి తెలియదు మే నేను స్పోర్ట్స్ స్కాలర్షిప్లో ఎంత ఇస్తారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను మ్యాచ్కి ఎంత ఇస్తారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను దాన్ని ఈ నెంబర్కు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదికు పంపించండి